మా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణకై చాలా కార్యక్రమాలు జరుగుతాయి కాలువల చెత్తని తీయడం తరచుగా జరుగుతూ ఉంటుంది ఇళ్ళల్లో ఇంకా వీధుల్లో వున్న చెత్తబుట్టలు క్లియర్ చెయ్యడానికి ఇద్దరు మనుషులని కూడా నియమించింది గ్రామ ప్రభుత్వం వీళ్ళు రిక్షా బండ్లలో వచ్చి ఇంటింటా చెత్తని తీసుకుని ఒక ప్రదేశంలో విడిచిపెడతారు తరచుగా వీధుల్లో బ్లీచింగ్ చెయ్యడం నీళ్ళ ట్యాంక్లో క్లోరినేషన్ చెయ్యడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి పథకాల విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ అనే పథకం పెద్ద పెద్ద రోగాలను నయం చేసేందుకు ఖర్చు భరించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది దీనివల్ల చాలా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి చదువుకున్న వాళ్ళ కుటుంబాలు టీవీ వార్తల ద్వారా తెలుసుకుంటారు చదువుకోని వాళ్ళు వాలంటీర్ల ద్వారా మరియు ఇతరులచే తెలుసుకుని ఈ పథకాల ద్వారా లబ్ధిచెందుతారు